హలో నేను ఆన్లైన్లో ఒక హిమాలయా ఫేస్ ప్యాక్ ప్రొడక్ట్ కొనడం జరిగింది హిమాలయా ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ హిమాలయా ప్రొడక్ట్స్ నేను వాడిన తరువాత చాలా బాగా అనిపించింది ముఖం మీద ఉన్నటువంటి రకరకాలైన మచ్చలు పింపుల్స్ కావచ్చు ఇవన్నీ కూడా త్వరగా పోయాయి ఇదొక మంచి ప్రొడక్ట్ అనుకున్న సమయానికి మనకు చేరుతుంది కూడా మనలో చాలా గ్లో రావడానికి కూడా ఈ ప్రొడక్ట్ ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది